రేడియో స్టేషన్ ఎఫ్ఎమ్లో మీకు ఇష్టమైన ప్రోగ్రాం ఏది నేను రేడియో ఎక్కువగా వినను మాకు ఇష్టంగా చూసేది టీవీ ప్రోగ్రామ్స్ టీవీ ప్రోగ్రామ్స్లో శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ బిగ్ బాస్ అండ్ సమ్వన్ ఎక్సెట్రా బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం బిగ్ బాస్లో కంటేస్టన్స్ వస్తారు చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మార్నింగ్ లేచిన వెంటనే డ్యాన్స్ చేస్తారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టాస్కులు ఉంటాయి నేను చూడటానికి చాలా ఇష్టపడుతూ ఉంటాను ఎప్పుడు వస్తుందా అని బిగ్ బాస్ చూస్తాను ప్రతీ డే ఎవ్రీడే వెయిట్ చేస్తూ ఉంటాను బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందా అని అలో డిఫరెంట్ డిఫరెంట్ టాస్కులు చేస్తారు కామెడీ చేస్తారు ఎంటర్టైన్ చేస్తారు అండ్ ఎక్కువగా గొడవలు ఆడుకుంటారు ఆ గొడవలు ఆడుకోవడమే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అవి చూడటానికి మేము ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము అండ్ ఎవ్రీ సండే సండే ఆర్ సాటర్డే నాగార్జున వస్తాడు ఆరోజే చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము ఎవరు ఎలిమినేట్ అయిపోతారా అని చూస్తాము అప్పుడు చూడటానికి ఇష్టపడుతూ ఉంటాము అండ్ సెకండ్ వన్ది శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎవ్రీ సండే వస్తుంది అందులో యాంకరింగ్ బాగా చేస్తారు అండ్ కామెడీ చేస్తారు అండ్ ప్రతీ ఎపిసోడ్లో ఒక మెసేజ్ ఇస్తారు మనకి సమాజం ఎలా ఉంది అవన్నీ మనకు తెలియజేస్తూ ఉంటారు ఎక్కడ ఏం జరుగుతుందని మనకు చెబుతూ ఉంటారు అండ్ అందులో డ్యాన్సర్స్ డ్యాన్సస్ కూడా వేస్తూ ఉంటారు ఏ ట్రెండింగ్ ఉంటే వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు ట్యాలెంట్ని ఎక్కువగా బయట పెడుతూ ఉంటారు ఎక్ ఎప్పుడు ఏది ట్రెండింగులో ఉంటే ఆ సాంగ్సుని పాడిస్తూ ఉంటారు